అరిసాపిఠా ఆపిల్ హల్వా బూందీ గజర్పాక్ షేవర్ గులాబ్ జామూన్ ఇమార్తి జిలేబీ కాజు కట్లీ కలకాండ్ కీర్ కిర్మోహన్ కుల్ఫీ లడ్డు లస్సీ మోతచూర్ లడ్డు మఖాన్ వడ మాల్పువ నాన్కాటై పెద ఫిర్ని రబ్రి షిరా సింగోరి అమృతం చంచం చంద్రపులి చెనా గజ చెనాజిలేబి చెనా పోడా కొబ్బరి బర్ఫీ కోలార్ బోరా కీర్ సాగర్ లేడికెన్ లియాంగాజ్ మిహిదానా